ఇది బాగా ఊహాత్మకమైన అందమైన ప్రశ్న నేను ఒక పుస్తక ప్రపంచంలో జీవించగలిగితే అది హ్యారీ పాటర్ ప్రపంచం జేకే రోలింగ్ సృష్టించిన మాంత్రిక విశ్వంలో ఉండాలని ఆసక్తిగా ఉంటుంది ఎందుకు అంటే మాంత్రిక విద్య ప్రతి దినచర్య మాంత్రికంగా ఉండడం వాణిజ్యం ప్రయాణం కాఫీ తయారీ కూడా సాధారణ పడులు కాదు ఒక కళలా ఉంటాయి అగవార్డ్స్ వాతావరణం పాత కలుపు గోప్యమైన జీవంతో నిండిన విద్యాలయం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు కొత్త అనుభవాలకు ఆహ్వాను ఆగవాార్డ్స్లో చదువుతుంటే జీవితం పూర్తిగా అడ్వెంచర్తో నిండిపోతుంది స్నేహలు విలన్లు హ్యారీ హార్మోనియని రాన్ ఇలాంటి నిజమైన స్నేహితులతో కలిసి ఉంటే జీవితంలో వచ్చే ఏ ప్రమాదాన్నిన ఎదుర్కొనగలిగే ధైర్యం ధైర్యం ఉంటుంది విలాండు కూడా బలమైన భావోద్వేగాల ఆధారంగా ఉంటారు ఓర్డమార్ట్ వంటి వ్యక్తులు కథను బలంగా నిలబెట్టడం బాగా నచ్చుతుంది మహాత్మకత ప్లస్ హృదయానికి దగ్గరైన అంశాలు మాంతికత ఉన్నప్పటికీ ప్రేమ నమ్మకం ధైర్యం వంటి విలువలు అచ్చంగా మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి